నేను ఫంక్షన్కి వెళ్ళడానికి ఒక టాక్సీ బుక్ చేసుకున్నాను కానీ అనుకోకుండా ఆ ఫంక్షన్ క్యాన్సిల్ అయింది కాబట్టి నేను ఇప్పుడు ఆ ఫంక్షన్కి చేరుకోలేకపోతున్నాను ఆ క్యాబ్ని ఇప్పుడు క్యాన్సిల్ చేయాలి ఆ టాక్సీని ఇప్పుడు క్యాన్సిల్ చేసుకొని మేము మళ్ళీ ఎప్పుడైతే ఫంక్షన్ డేట్ ఫిక్స్ చేస్తారో మళ్ళీ ఆ టైంకి ఆ ఫంక్షన్కి వెళదాము అనుకుంటున్నాను అది మా ఫ్యామిలీకి సంబంధించిన ఫంక్షన్ అందరం కలిసి పిల్లలు అందరూ నేను కలిసి అందరం వెళదామని టాక్సీ బుక్ చేసుకున్నాను ముందుగానే కానీ అనుకోకుండా అది ఆ ఫంక్షన్ క్యాన్సిల్ అవడం వల్ల నేను ఇప్పుడు ఆ టాక్సీని వాడిని క్యాన్సిల్ చేయమని చెప్పాల్సి వచ్చింది సో ఆ ఫంక్షన్ మళ్ళీ వాళ్ళు డేట్ కనుక్కొని మాకు కాల్ చేస్తా అన్నారు వాళ్ళు కాల్ చేసేటప్పుడు నేను మళ్ళీ ఆ టాక్సీని బుక్ చేసుకుంటాను అందాక నేను ఇచ్చిన అడ్వాన్స్ ఉంది కదా అది మళ్ళీ నా నా అకౌంటుకే మనీ ట్రాన్స్ఫర్ చేసేయమని అని చెప్తున్నాను సో వాడు చేసేస్తే నేను మళ్ళీ నాకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు ఆ టాక్సీని మళ్ళీ నేను బుక్ చేసుకొని మళ్ళీ నేను వెళతాను ఫంక్షన్కి ఆ ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది ఇంపార్టెంట్ కాబట్టి నేను అనుకోకుండా టాక్సీని బుక్ చేసుకోవాల్సి వచ్చింది సో మావారు ఎవరు నాకు అందుబాటులో తీసుకెళ్ళడానికి లేకపోవడం వల్ల నేను ఆ టాక్సీని బుక్ చేసుకొని ఫంక్షన్కి వెళదాము అనుకున్నాను వాళ్ళు అనుకోకుండా మాకు కాల్ చేశారు అనుకోని అవంతరాల వల్ల కొంచెం ఫంక్షన్ క్యాన్సిల్ అయింది మళ్ళీ మేము డేట్ డేట్ ఫిక్స్ చేసి మళ్ళీ మేము ఆ ఫంక్షన్ని చేసుకుంటాము అప్పుడు మీకు మళ్ళీ కాల్ చేసి చెప్తాము అని చెప్పారన్నమాట వాళ్ళు మళ్ళీ కాల్ చేసినప్పుడు నేను ఆ టాక్సీని బుక్ చేసుకొని మళ్ళీ మా ఫ్యామిలీ అందరం కలిసి అప్పుడు ఆ ఫంక్షన్కి వెళదాము అనుకుంటున్నాను సో టాక్సీలు ఏంటంటే మనకి ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను ఇచ్చిన అడ్వాన్స్ని మళ్ళీ నేను తిరిగి నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ కొట్టమని ఆ టాక్సీ డ్రైవర్కి చెప్పాను మళ్ళీ నేను ఎప్పుడైతే ఫంక్షన్కి వెళతానో మళ్ళీ ఆయన్నే బుక్ చేసుకొని తీసుకెళతానని కూడా ఆయనకి చెప్పాను